గాయకులు అత్యంత సాధారణంగా చేసే పొరపాట్లు కొన్ని కొన్ని సార్లు శృతి లయ తప్పడం మనం చూడవచ్చు మరి వాటిని సరిచేసుకోగలిగితే మరి నేర్చుకునే వారు కూడా ఇంకా చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది వారిలో అలా శృతి లయలు ఒకవేళ తప్పినట్లయితే అది భవిష్యత్తులో ఉండేటువంటి ఆ గాయకుల మీద ప్రభావితం చేస్తుంది కాబట్టి మరి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు ముందే వాటి యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గా మంచి గాయకులను తయారు చేయవచ్చు